పన్నెండు పన్నెండు పంతొమ్మిదొందల ఎనభై ఏడు ఐదు తొమ్మిది రెండువేల ఇరవై నాలుగు పది రెండువేల ఇరవై రెండు ఇరవై ఆరు ఐదు పంతొమ్మిదొందల తొంభై ఏడు నాలుగు రెండు పంతొమ్మిదొందల తొంభై నాలుగు